హలో అవును ఏం కార్ కావాలి అంటే కంపెనీ మీకు అది కాస్ట్ కార్ బట్టి కాస్ట్ ఉంటుంది

మీకు టెన్ ల్యాక్స్ లోపల కార్ కావాలి అంటే స్విఫ్ట్ డిజైర్ బాగుంటుంది మైలేజ్ బాగా ఇస్తుంది ట్రావెలింగ్ కానీ స్విఫ్ట్ నైన్ అండ్ హాఫ్ ల్యాక్ పడుతుంది

స్విఫ్ట్ ఉంది ఇన్నోవా ఉంది ఫార్చునర్ ఉంది టొయోటా ఉంది మైలేజ్ వచ్చి స్విఫ్ట్ బాగా ఇస్తుంది ఇన్నోవా బాగా ఇస్తుంది ఇన్నోవా సిక్స్ సీటర్ ఏంటి ఎయిట్ సీటర్ వస్తుంది అది కొంచం స్ట్రాంగ్ అంటే కార్ కొంచం పెద్దదిగా ఉంటుంది ఫ్యామిలీ పోవడానికి కొంచం ఈజీగా ఉంటుంది ఇన్నోవాలోనా వస్తుంది సార్ స్విఫ్ట్లో వస్తుంది స్విఫ్ట్లో వచ్చి డిక్కీ వస్తుంది ఇలా పెట్టుకోడానికి ఉంటుంది ఇన్నోవాలో వచ్చి అలా వెనక ఇన్నోవాలో వెనకాల కూడా సీట్స్ వస్తాయి అవును ఎయిట్ సీటర్ వస్తుంది బాగా కంఫోర్టబుల్గా ఉంటుంది సార్ మీరు ఒకసారి చెక్ చేయండి డ్రైవింగ్ కానీ కార్ ఉండే పొజిషన్ కానీ సేఫ్టీ ఇన్నోవాకా ఫోర్ వచ్చాయి సార్ లేదు సార్ పెట్రోల్ పెట్రోల్ వేరియంట్ స్విఫ్ట్కు కూడా పెట్రోల్ ఇందులో డీజిల్ కార్ వచ్చి లేదు సార్ ఓన్లీ పెట్రోల్ మాత్రమే పెట్రోల్ ఆర్ గ్యాస్ గ్యాస్ వచ్చి కొంచం కార్లు శాంట్రో అలాం అలాంటి కార్లకి గ్యాస్ వస్తుంది ఇప్పుడు పెట్రోల్ ఈ పెట్రోల్ వస్తుంది సోలార్ వస్తుంది అది మీరు మీ మీకు ఎలా ఎలా కావాలంటే అలా మేము మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తాము కార్స్ మా మా స్టోర్ నైన్ థర్టీకి ఓపెన్ అవుతుంది సార్ రండి సార్ మీరు వచ్చేటప్పుడు ఒకసారి కాల్ చేసారంటే నేను ఓపెన్ చేసి ఇన్నోవాలోనా ఇన్నోవాలో వైట్ ఉంది సిల్వర్ కలర్ సరే సార్ రండి ఓకే ఓకే సరే సార్ థ్యాంక్ యూ సార్